మా ప్రాంతంలో ఈ కాలంలో అందరం ఎదుర్కొనే సమస్య జ్వరాలు కీళ్ళనొప్పులు విరోచనాలు చికెన్పాక్స్ వంటి అంటువ్యాధులు ఎక్కువుగా ఉన్నాయి అదేవిధంగా వాతావరణం మారడం వలన అందరికి స్కిన్ అలర్జీ కడుపునొప్పి దగ్గు జలుబు వంటి ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువగా ఉన్నాయి గ్రామీణ ప్రాంతాలలో పోషకాహార లోపం అనేది కూడా ఎక్కువగా ఉంది ఎందుకంటే ఆర్థికంగా అందరు కూడా గొప్ప ధనవంతులు కాకపోవడం ముఖ్య కారణం దీనివలన పోషకాహార లోపం వలన చిన్న పిల్లలకు మరణాలు కూడా పెరుగుతున్నాయి